తెలుగువారు మా భావాలను భాషలను వెళ్ళడింప చేస్తూ ఉంటాము భాష తెలుగులో పాడుతూ ఆడుతూ మాట్లాడుతూ ఉంటాము అలా మాట్లాడుతూ మా భాషను తమకు వ్యక్తీకరించే వ్యక్తీకరిస్తాము భాషను వ్యక్తం చెయ్యడంలో మేము పాడుతూ ఆడుతూ ఉంటాము మా తెలుగు భాష చాలా అందమైనది మా భాష అందరికీ భావాన్ని గుర్తింపచేస్తుంది